హలో చెప్పండి పూలు ఉన్నాయా

ఇవన్నీ ఉన్నాయా ఒక రెండు గంపలు బంతిపూలు ఎట్ల కిలో అరవై మార్కెట్లో యాభై కదా నడిచేది మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి నేను మార్కెట్ సారీ మార్కెట్లో తక్కువ ఉన్నాయి

అవును లేండి అవును లేండి అట్లయితే ఏ మరీ ఎంత ఇస్తారు లాస్ట్ మార్కెట్లో యాభైకు నడుస్తా ఉంటే మరి నువ్వు అరవై అంటావు అంత అవుద్ది అంతా ఒకటే

అచ్చ అంటే వాటి దగ్గర మీ పనిలో అడ్వాన్స్ ఉంటాద సరే సరేలేండి ఒక రెండు గంపలు ఇచ్చి పంపించండి మళ్ళీ యంతే ఇంకా అంతేనా ఇంకా ఆంటీ సరే సరే అట్లయితే